బ్యాంకింగ్ ఇంకా లావాదేవీలు విధానాన్ని ఇంటర్నెట్ ఎలా మార్చింది మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ను నమ్ముతారా లేదా ఇప్పటి బ్యాంకింగ్ ఇప్పటికీ బ్యాంకుకు వెళతారా ఎందుకు అఫ్కోర్స్ నమ్ముతాం ఎందుకంటే బ్యాంకింగ్ అనేది అంతా ఆన్లైనే ఉంటుంది ఎందుకంటే కంప్యూటర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది డీటెయిల్స్ను మనం అక్కడ సర్చ్ చేస్తే మన డీటెయిల్స్ అక్కడ మన అకౌంట్ నెంబర్ కొడితే పైన డిస్ప్లే మీద ఫ్రేమ్ అవుతుంది ఎందుకంటే షార్ట్ కట్ షార్ట్ కట్ ఎందుకంటే టైం సేవ్ అయ్యేదందుకు కంప్యూటర్ వాడుతారు ఇప్పుడు మనం బుక్స్లో రాసుకుంటే చాలా లేట్ ప్రాసెస్ మన నెంబర్ రాసుకొని మన ఫోటో అతకబెట్టి ఆ పేపర్ ఆ ఇంకు లాగడం చాలా ఎక్కడనో ఉంటుంది ఆ పేపర్ అదే సర్చ్ చేసి అదే డిస్ప్లే మీద అకౌంట్ నెంబర్ కొడితే అంటే లాగిన్ అయి అకౌంట్ నెంబర్ కొడితే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు బ్యాంక్ క్యాషియర్ కానీ మేనేజర్ కానీ సో నేను దాన్ని నమ్ముతాను ఎందుకంటే నేను బ్యాంకింగ్కు బ్యాంకిం బ్యాంక్లోకి వెళ్తాను ఎందుకంటే మనీ విత్డ్రా చేసేందుకు కానీ మనీ డిపాజిట్ చేసేందుకు కానీ మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు కానీ బ్యాంక్ అనేది చాలా నమ్మక నమ్మకమైనది ఎందుకంటే అది కమ్ లావాదేవీల విధానాన్ని ఇంటర్నెట్లో ఎందుకు పరిశీలిస్తారు అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేందుకు మన లావాదేవాలు తొందర వితిన్ సెకండ్ల చెప్ చెప్పడం జరుగుతుంది అందుకోసం దాన్ని యూస్ చేస్తారు సో దాన్ని నేను ఏకభి ఏకీభవిస్తున్నాను మీరు కూడా నమ్మండి ఎందుకంటే దాంట్లో ఫ్రాడ్ ఏముండదు ఎందుకంటే అది చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేస్తుంది అందరూ దాన్ని నమ్మాలి మనం చూసుకుంటే మన రి రూలర్ బ్యాంక్స్ కానీ అర్బన్ బ్యాంక్స్ కానీ రూరల్ బ్యాంక్స్లో ఎక్కువ పబ్లిక్ ఉంటుంది ఎందుకంటే మహిళా సంఘాలు కానీ ఫార్మర్స్ కానీ లోన్స్ కోసం ఆ లోన్స్ ఈజీగా వాళ్ళు విత్ డ్రా చేసి ఇస్తారు అప్రూ లోన్ అప్రూవ్ అయినాక ఆ లోన్ అప్రూవ్ కోసం ఫుల్ ఫార్మాలిటీసు ఉంటాయి ఆ ఫార్మలటీస్ అన్నీ అప్లికేషన్లో నింపినాకనే ఆ డబ్బుని ఇవ్వడం జరుగుతుంది సో అది బ్యాంకింగ్ లావాదేవీలని అయిన ఇంటర్నెట్ను ఆన్లైన్ బ్యాంకింగ్ను నమ్ముతాం ఎందుకంటే మన డీటెయిల్స్ కానీ మన అమౌంట్ కానీ అది ఈజీగా ఫైండ్ అవుట్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది అలాగే సింపుల్ ఫార్మాలిటీ సింపుల్ ఫార్మాలిటీస్లో జరగడం జరుగుతుంది అందరికీ తెలిసేటట్టే సో దాన్ని అందరూ నమ్మాలి ఎందుకంటే బ్యాంకింగ్ అనేది పెద్ద మోసమే ఉండదు ఎక్కువగా గవర్నమెంట్ బ్యాంకులనే నమ్మాలి సో మా నాన్నతో నేను బ్యాంకుకు వెళ్ళినప్పుడు మా నాన్న అకౌంట్ చెక్ చేయం అన్నప్పుడు విత్ ఇన్ వన్ విత్ ఇన్ వన్ మినిట్లోనే క్యాషియర్ పేరు చెప్పిండు పేరుతో సహా సపోజ్ సమ్ నేమ్ చెప్పిండు ఆ నేమ్తో క్యాష్ ఎంతున్నాయో కూడా చెప్పిండు అట్లా సింపుల్ సింపుల్ వేలో అండ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసే దాన్ని ఈ ఆన్లైన్ అందుకే లీడ్ చేస్తున్నారు మళ్ళీ మన ట్రాన్సాక్షన్స్ మన అమౌంట్ విత్డ్రా మన అమౌంట్ డిపాజిట్ ఈజీగా అందులో సేవ్ అవుతాయి ఈజీగా సేవ్ అయితే అట్లా సేవ్ అవ్వడం వల్ల మనం ఎప్పుడు ఎప్పుడు ఏం తీసుకున్నాం ఎప్పుడెప్పుడు ఏమి వాడినాం ఎప్పుడెప్పుడు ఎంత మనీ తీసుకున్నాం ఎప్పుడు ఎప్పుడు ఎంత డిపాజిట్ చేసినాం అనేది అందులో సేవ్ అవుతుంది సో అది చాలా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తుంది అందులో ఇన్ఫర్మేషన్ అంతా స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటుంది మనం ఎన్నో ఇయర్స్కాంచెల్లి అకౌంటు ఎప్పుడునుంచెల్లి వాడేడి అందలా స్టోర్ అవుతుంది సో అందుకోసం మనం ఆన్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన డీటెయిల్స్ అంతా సేవ్ అవ్వడం మనకు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫలానా వాళ్ళకు ఎప్పుడు డబ్బులు ఇచ్చినాం ఫలానా వాళ్ళకి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసినాం మనం ఎప్పుడు డబ్బులు తెచ్చుకున్నాం అనేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అందుకోసం మనం ఆన్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరు దాన్ని నమ్మాలి ఎందుకంటే అది షార్ట్ వే విత్ ఇన్ సెకండ్లో అది చెప్పడం జరుగుతుంది సో అందరు దాన్ని నమ్మండి ఇంకా అది చాలా ఇంపార్టెంట్